నమస్తే అండీ ట్యాక్సీ డ్రైవరేనా అండి మేము మా కుటుంబం అంతా కలిసి ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నామండి మొత్తం కలిపితే ఒక ఎనిమిది మంది ఉన్నామండి మాకు అదే ట్యాక్సీ బుక్ చేసుకోవాలనుకున్నామండి మేము రేపు ఉదయం ఐదున్నర గంటలకు బయలుదేరాలనుకుంటున్నాము మీరు ఒ ట్యాక్సీ ఐదున్నర గంటలకు మా ఇంటి వద్ద ఉన్నట్లయితే అందరము బయలుదేరాలి అనుకున్నాము మా ఇల్లు ఎక్కడంటే కాకినాడ జిల్లాలోని రైల్వే స్టేషన్ దగ్గర మార్కెట్ రోడ్ ఉంది కదండీ ఆ మార్కెట్ రోడ్ దగ్గర మూడో అపార్ట్మెంట్లో ఉంటాము మీరు తెల్లవారుజామున ఐదున్నరకి ట్యాక్సీ వచ్చినట్లయితే మేమంతా బయలుదేరాలి